తెలుగు భాషను కాపాడడానికి మరియు ప్రోత్సహించడానికి ప్రస్తుతం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి వాటిలో కొన్ని మనం గమనిస్తే ప్రభుత్వ పరంగా జరుగుతున్న ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తెలుగును అధికార భాషగా కొనసాగించడానికి నిర్ణయించింది అంతేకాకుండా పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి బోధనా భాషగా కొనసాగించేలాగ ఏర్పాటు చేసింది తెలుగు పత్రికలు వార్తా ఛానళ్ళు మరియు ఇతర మీడియా తెలుగు భాషను ప్రజలలోకి తీసుకు వెళ్ళడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి అంతేకాకుండా జనం కూడా తెలుగు భాషను కాపాడడానికి ప్రోత్సహించడానికి కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు అవి ఏంటంటే ఇంట్లో తెలుగులో మాట్లాడడం పిల్లలకు తెలుగు నేర్పించడం సామాజిక మాధ్యమాలలో తెలుగును ఉపయోగించడం అంటే ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలలో తెలుగులో పోస్ట్లు చేయడం మరియు ఇతరులతో తెలుగులో సంభాషించడం ద్వారా జనం కూడా తెలుగు భాషను కాపాడడానికి ప్రోత్సహించడానికి కృషి చేయవచ్చు